కోల్డ్ స్టోరేజ్ ద ద్వారా మనకెంత ఉపయోగం అయితే ఉందో అంతే నష్టం కూడా ఉంది ఎందుకంటే అది కరెంటుతో పని చేసేది కాబట్టి మనం దానికి చాలా దూరంగా ఉండాలి ఉపయోగం అంటే మనం మనం తినే వస్తువులను మనం అందులో పెట్టుకోని ఒక్కరోజులో తినేదాన్ని మనం రెండు మూడు రోజులు తింటాం అలాగే ఇప్పుడు దాన్ని రెండు మూడు రోజులు తిండం వల్ల కూడా మన ఆరోగ్యానికి అంతే నష్టముంది అసలు ఇది మన దేశందే కాదు మన పక్క దేశం నుంచి మన పక్క దేశం వాళ్ళు ఎంతో వారా వాళ్ళ పని చేసుకోవడంలో లీనమైపోయి వారికంత సమయం లేక వారు ఫ్రిడ్జ్ని ఈ కోల్డ్ స్టోరేజ్ని కనుగొని వాళ్ళు వాడుకుంటున్నారు కానీ ఇది ఇరవై సంవత్సరాల క్రితం మన దేశంలో కూడా వచ్చింది మన దేశంలో కూడా ఇప్పుడు చాలా మంది తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది శాతం ఇదే ఫ్రిడ్జ్ ఇదే దాన్ని వాడుతున్నారు దీనివల్ల ఎన్ని ప్రయోగాలున్నాయో అంతే నష్టం ఉంది ఇది కరెంటుతో నడిచే నడు నడుస్తుంది కాబట్టి దీనికి మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దీన్ని ఉపయోగాలంటే మనం ఒకరోజు తినేదాన్ని మన అంటే రెండు రోజుల వరకు తినొచ్చు ఇంక మనం ఏదైనా కోల్డ్గా ఉండాలని మనం దాంట్లో ఏదైనా చాలా చల్లగా ఉండాలని చాలా చల్ల చల్ల తాగాలని వేసవిలో దీన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం దీన్ని నష్టమేంటంటే దీన్ని పక్కన మనం ఎలాంటి ఓల్టేజ్ ఎక్కువున్న వాటిని మనం పక్కన పెట్టకూడదు దీనివల్ల ఏదైనా మనకి నష్టం కలగొచ్చు మన ప్రాణానికి కాని మన ఇంటికి కాని అలాంటప్పుడు వీటిని చాలా దూరంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర పెట్టాలి తర్వాత ఇలా ఈ దీన్ని మనం గోడకి ఆనిచ్చి పెట్టొద్దు దీనికి గోడకి దీనికి ఒక టూ త్రి ఒక రెండు మూడు సెంటీమీటర్ల దూరం వరకు ఉంచుకోవాలి దీన్ని ఎక్కువగా మన మన ఇండియాలో ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలి కరెంట్కి సంబంధించింది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇప్పుడు దీన్ని ఉపయోగమేంటి అంటే మనం దీన్ని పిండి మనమేదైనా పిండి కాని ఏదైనా చేసుకోవడానికి మనం మార్నింగ్ చేసుకోవడానికి మనం ఇంట్లో పెట్టుకుంటాం అలాగే దీనివల్ల కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ కూడా అవ్వచ్చు పిల్లలకి ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తూ అంటే కొంచెం దీనికి దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది ఓల్ట్ దీని వోల్టేజ్ కూడా ఒక ఇరవై నుంచి ముప్పై వరకు ఉంటుంది మరియు దీనిని ఎక్కువగా వేరే దేశాల్లో వాడ వాడుతున్నారు మనం మనం కూడా అదే వాడుతున్నాం ఇప్పుడు ఇది ఇరవై సంవత్సరాల క్రితం మనదే దేశంలోకి వచ్చింది దీనిని ప్రతీ ఒక్క ఇంట్లో ఇప్పుడు చూస్తుంటే తొంభై తొమ్మిది శాతం వరకు ప్రతీ ఒక్క ఇంట్లో ఈ ఈ కోల్డ్ స్టోరేజ్ ఉన్న వాటిని చాలామంది వాడుతూ ఉన్నారు దీనివల్ల చాలా ఉపయోగముంది దానికి మించిన నష్టం కూడా ఉంది ఈ కో ఈ కోల్డ్ స్టోరేజ్ని మనం ఎట్లా అంటే చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉండాలి ఒక సమ్మర్ వరకే మనం దానికి చల్ల చల్లగా చల్ల చల్లగా ఉండడానికి తాగడానికి అందులో మనం తినే వస్తువులును పెట్టుకోవాలి చలికాలం వస్తే దాన్ని చాలా వరకు తగ్గించుకోవాలి వాళ్ళ కోల్డ్ చ చల్ల చల్లగా ఉన్న తినడం వల్ల మన శరీరంలో అవయవాలు చాలా వరకు ఖరాబ్ అవుతాయి